చెప్పండి మేడం మా రెస్టారెంట్స్ అన్ని బాగుంటాయి మేడం మెయిన్ గా మొగలాయి కర్రీ చికెన్ ధమ్ బిర్యాని చికెన్ ఫ్రై ప్రాన్స్ మటన్ చైనీస్ ఫుడ్ ఇంక నూడిల్స్ లాలీపాప్స్ ఇలా అన్ని రకాలు చాలా ఉన్నాయండి ఇంకా మీకు ఏమి కావాలండి ఇందులో మొగలాయి కర్రీ అండి టు ఫిఫ్టీ అండి అవును ఫోర్ మెంబర్స్కి చేస్తామండి ఎంతమందికైనా చేస్తామండి మీరు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా మేం పార్సిల్ చేసేస్తామండి దానీకేం ప్రాబ్లం లేదండి ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి సూపర్గా ఉంటుంది చికెన్ చేసి ఇంకా దమ్ బిర్యాని బాగుంటదండి చికెన్ లాలిపాప్ బాగుంటుంది అండి చికెన్ ఫ్రై బిర్యానీ బాగుంటుంది అండి అది కాస్ట్ మేడం ధమ్ బిర్యానీ అయితే టు టెన్ పడుతుంది అండి ఫ్రై పీస్ అయితే ఒక వన్ ఎయిటీ పడుతుంది అండి ఓకే ఓకే మేడం ఇంక ఏమైనా తీసుకుంటారా డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఏమైనా ఆర్డర్ పెట్టనా ఓకే మేడం ఒక డ్రింక్ మరి గ్లాస్తో పంపిస్తాం వన్ ఎయిటీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి ఒకటి ఓకే అండి ఇంకా ఇవన్నీ ఆర్డర్ చేసి మీకు కాల్ చేస్తాం అండి ఎవరైనా వచ్చి పికప్ చేసుకోండి థ్యాంక్యూ అండి